నా వంటకాల్లో ఎక్కువగా రుచి ఉండాలి అంటే ఏం చేస్తానంటే ప్రతి వాటిలో అల్లం పచ్చిమిరపకాయి మరియు ఇంగువ బాగా వాడతాను ఏ పదార్థాలలో అయినా సరే అవి కొంచెం కలిపామంటే ఎంతో రుచిగా ఉంటుంది పిల్లలకి ఇవి కలిపామని చెప్తే ఒక్కొక్కసారి అల్లం పచ్చి మిరపకాయ అమ్మో కారం మేం తినము అనవచ్చు కానీ అవి వేస్తే ఉన్న రుచి ఎంతో ఉంటుంది అలాగే మన పూర్వీకులు అందరూ కూడా ఈ ఇంగువ అనేది పప్పు పులుసులోనే వేసేవారు కానీ కూరల్లో వేస్తే ఆ రుచి ఎంతో బాగుంటుంది తర్వాత కొన్ని సార్లు ఏం చేస్తాం అంటే వీటిలో ఈ పదార్థాలతో పాటు కొద్దిగా మినపప్పు పెసరపప్పు వేయించి అందులో కలిపాముకోండి ఇంకా రుచి వస్తుంది ఇవి ఏవీ కూడా పిల్లలకి చెప్పకుండా మనం పెట్టామంటే అమ్మో అమ్మ ఎంత బాగా చేసిందో అని అంటూ అని వాళ్ళకి అనిపిస్తుంది ఇంత రుచిగా పెరగడానికి ముఖ్యంగా నాకు సహకరించేవి మీ ముఖ్యంగా నేను చెప్పినట్టుగా పచ్చిమిరపకాయ అల్లం ఇంగువ